ఆదర్శవంతమైన జీవన శైలి ఆరోగ్య అవగాహన వల్ల వలయంలో అలవర్చుకోవడం చాలా అవసరం చిన్నతనం నుంచి మంచి అలవాట్లు ఏర్పడితే అవి జీవితాంతం కొనసాగుతాయి కాబట్టి ఈ విషయానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను ఇది సాధ్యమయ్యే మార్గాలు ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నతనంలో పోషకాహారమైన అవగాహన కల్పించాలి తిండి విషయంలో ఆరోగ్యమైన ఎంపికలు చేసుకోవాలి ప్రోత్సహించాలి జంక్ ఫుడ్కు బదులుగా ఇంటి ఇంట్లో చేసుకునేే ఆహారం లాంటిది శారీరక నయం మరియు క్రీడలు పిల్లలు రోజు యోగా ఆటలు ఆడేలాగ ప్రోత్సహించాలి స్కూల్లో క క్రీడలు సాధన ఇవ్వాలి పట్టుదలకి మరియు సానుకూల ఆలోచన పిల్లలకు మనో ధైర్యాన్ని పెంచేలాగ కథలు అనుభ అనుభవాలు చెప్పాలి ప్రతిదానికి ఓర్పుతో ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పించాలి శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత చేతులు కడుక్కోవడం రోజు స్నానం దంతలు శుభ్రంగా చేసుకోవడం వంటి సాధారణ పరిశుభ్రత అలవాట్లు చేసుకోవాలి మంచి నిద్ర పోవాలి డిజిటల్ డిటాక్స్ చిన్నతనంలో బెటరు